హలో చెప్పండి సార్ హలో అదే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలనుకుంటున్నాం అప్పుడు మాకు ఆ వైజాగ్లో ఉండే విజిట్ ప్లేసెస్ ఏమయినా చెప్తారా అంటే ఎక్కడకు ప్లేసెస్ ఏవి బాగుంటాయో చూడడానికి ఎస్ సార్ ఓకే సార్ ఎంతవుతుంది సార్ మొత్తం సార్ మేము ఒక సిక్స్ మెంబర్స్ వస్తున్నాం సార్ అవును సార్

అదే మేము వైజాగ్లో ప్లేసెస్ను అరకు కూడా చూ చూడాలనుకుంటున్నాం సార్ అవును మరీ కాస్ట్ ఎక్కువైపోతంది సార్ మరి ఓకే సార్ అవును కరక్ట్ సార్ మేము ఒక ట ట్వెల్వ్ని గానీ తర్టీన్ తర్టీన్ గానీ వస్తాం సార్ అవును సార్ ఓకే

ఓకే సార్ అదే మేము కనుక్కుని మొత్తం మా ప్ల్యానింగ్ మొత్తం ఒకసారి చెప్తాం సార్ ఎంతమంది వస్తామో అనేసి ఎప్పుడొస్తామో అనేది కూడా మీకు కాల్ చేస్తాం వచ్చేముందు సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్